నమస్కారం అండి చె చెప్పండి ఏం ఇమ్మంటారు చికెనా మటనా ఇదే అండి దేవుడు ఇచ్చిన దాంట్లో అలా నడుపుకుంటూ చెప్పండి సార్ ఏంటి ఎం ఇమ్మంటారు ఫంక్షనా అండి చెప్పండి సార్ వేద్దాం వేద్దాం అబ్బా అబ్బా బాగానే ఉందండి ఏ కొంచెం ఆ డేట్ ఏంటో చెప్తారా అండి కొంచెం అంటే ఆ డేటు ఆదివారానికా అండి అంటే సరే లేండి మన దగ్గర తక్కువైనా కానీ వేరే వాళ్ళ దగ్గర చూసి మరి వేస్తానులేండి మీకు ఒక వారం ముందైనా చెప్పాల్సింది కదా

లేదండి అంటే మేము కూడా కొంచెం సరుకు తక్కువైనా కొని తెచ్చుకోవాలి కదండి వేరే వాళ్ళ దగ్గరనుంచి ఒక వేళ్ళ తక్కువైతే కనుక వేరే వాళ్ళ దగ్గర కోళ్ళు మేకలు తీసుకుంటాం మేము కూడాను ఇప్పుడు మీకు చికెన్ యాభై కేజీలు అంటున్నారు ముక్కలు ఎలా కొట్టాలండీ దమ్లోకా లేకపోతే కూరలోకా చికెన్ దమ్మా అండి

మటనునా

ఇంకా ఇవేనా అండి ఇంకా ఏమైనా అంటే సెపరేట్గా పెట్టాలి కాలు లెగ్ పీసులు లెగ్ పీసులు విడిగా పెట్టాలి జాయింట్లు ఏమైనా తలకాయనా అండి సరే సరేనండి సరేనండి ఒక యాభై కేజీలు అన్నారు కాబట్టి మనం కేజీకి ఎంత ఇస్తామో మీకు తెలుసు కదండి కేజీ ఇప్పుడు రెండ్ రెండు నలభై నడుస్తుందండి చికెన్ కోడి మాంసం అనేది రెండు నలభై ఉందండి చికెను మార్కెట్ రేటు యాభై కేజీలు అన్నారు కాబట్టి నేను ఎంతకి మీరు చెప్పండి ఎంతకి ఇమ్మంటారు బాగా తెలిసిన వాళ్ళు మిమల్ని అడిగినందుకు అయినా మీరు మరీ అంత తగ్గించేస్తే ఎలాగండి లేదండి లేదు రెండు వందలైతే అవుతుందండి అంతకుమించి అయితే అవ్వదు అయినా మీరు రేపు ఎల్లుండి అంటున్నారు నేను కొంత వేరే వాడి దగ్గర కూడా తెచ్చుకోవాలి వెళ్ళీ వాడికి కూడా ఇచ్చుకోవాలి కదండీ మటన్ అయితే మ మటన్ ఎంత అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి మటన్ ఎంత ఉందని అనుకుంటున్నారు మీరు ఏం నాలుగు అరవై అండి బాబా ఏడు వందలు రూపాయలు ఉందండి బాబు మటను యాట మాంసం కేజీ ఏడు వందలు రూపాయలుంది మీరు ఏ కాలంలో ఉంటున్నారండి బాబు మీరు ఆరు యాభై చెప్దామని అనుకున్నానండి మీరు ఏకంగా ఆరు వందలు అంటున్నారండి

లేదు లేదు నూట ఎనభై కాదండీ అది రెండు వందలు అండి రెండు వందలు మీకు యాభై కేజీలు కాబట్టి రెండు వందలు అంటే పదివేలు అవుతుందండి లేదు లేదు మీరు కాదండీ మీరు మాకు కూడా కొంచెం గిట్టాలి కదండీ మీరు సర్లే మీతో ఇంక వాదించలేను కానీ అడ్వాన్స్ ఎంత ఇస్తారు చెప్పండి పేరు రాసుకుంటాను పదిహేను వందలా వచ్చినప్పుడు గమలా అదే దబరాలవి తెచ్చుకోండి గిన్నెలు తెచ్చుకోండి ఓ రెండు ఆటో వేసుకొని అయితే మేము మీరు వచ్చినప్పుడే మొదలు పెడతానండి కొట్టడం మళ్ళీ అలా కొట్టారు ఇలా కొట్టారు అనకుండా మీ ముందే కోడతాను సరే లేండి అయితే